హలో సార్ నా పేరు మహేష్ నాకు అర్జెంటు అవసరం వచ్చింది వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది ఉన్నట్టుండి నా ఫ్లైట్ బుకింగ్ అనేది క్యాన్సిల్ అయ్యింది నేను మీ మీతో సంప్రదించి నా ఫ్లైట్ బుకింగ్ అనేది మీతో చర్చించుదామకుంటున్నాను నాకు అర్జెంటుగా ఫ్లైట్ బుకింగ్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ సార్ మాకు విమానం సర్వీస్లో ఎటువంటి ఆప్షన్ ఉన్నా కానీ మీకు నాకు కావాల్సిన గమ్యస్థానానికి చేరే విధంగా నాకు ఫ్లైట్ బుకింగ్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎనీ ఆప్షన్ నేను ఇమిడియట్లీ వేరే దేశానికెళ్ళాలనుకుంటున్నాను సో మీరు నాకు కొంత సహాయం చెయ్యమని అడుగుతున్నాను ప్లీజ్ విమానం బుక్ చేసుకోడానికి ఉన్న ఆప్షన్లు లేదా చివరి ఆఖరి క్షణం వరుకు ఉన్న గమ్యస్థానానికి చేరుకోడానికి ఆ టికెట్ బుకింగ్లు లాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను